మోడిఫైడ్ బైక్ల గురించి నా అభిప్రాయం ఏమిటంటే మోడిఫైడ్ బైక్లు తయారు చేసేటప్పుడు ఈ ట్రెండ్కి సంబంధించినట్టుగా అంటే అనుకూలంగా ఉన్నట్టుగా అంటే అబ్బాయిలకు యువత అబ్బాయిలకు ఎలాగైతే నచ్చుతాయో ఎంత మంచిగా రూపొందిస్తే ఇలాగ ఉంటే నచ్చుతాయో ఆ విధంగా వాళ్ళు చాలా కష్టపడి చాలా ఖర్చు చేసి మోడిఫైడ్ బైక్స్ అనేవి తయారు చేస్తూ ఉంటారు కాబట్టి అవి ఆల్మో అవి చాలా మంచిగా చేస్తూ ఉంటారు అంటే ఎలాంటి ప్రాబ్లెమ్ లేకుండా అంతా అనుకూలంగా మంచిగా తోలితే మంచిగా ఉండేటట్టుగా మనమే ఎక్కువ వేగంతో వెళ్తే కాని ఎక్కువ వేగంగా వెళ్ళినా కూడా ఎలాంటి ప్రాబ్ ఎలాంటి సమస్యలు రాకుండా అంత మంచ్ మాడిఫైడ్గా ఆ బైక్లను తయారు చేస్తూ ఉంటారు కాబట్టి నా అభిప్రాయం ఏమిటంటే మోడిఫైడ్ బైక్ల మీద మంచి అభిప్రాయమే ఉంది వారు సురక్షితంగా ఉంటారా అంటే ఆ ప్రజలు అంటే యువత అబ్బాయిలు తోలేదాన్నిబట్టి ఉంటుంది ఈ జ్ ఈ జనరే ఈ కాలం ఈ మధ్యకాలంలో ఎక్కువగా అబ్బాయిలు మోడిఫైడ్ బైక్లని వెసుకుని చాలా అంటే చాలా వేగంతో రోడ్డుమీద ఇష్టం వచ్చినట్టు మోడిఫైడ్ బైక్లను అటూ ఇటూ వంచుతూ ఇట్లా వెళ్ళడం వల్ల కొంతమంది సేఫ్గానే వెళ్తున్నారు కాకపోతే కొంతమంది మాత్రం అక్కడక్కడ చిన్నచిన్న రాళ్ళు తట్టుకుని అదీ ఇదీ చిన్న చిన్న తప్పుల వల్ల వారికి చిన్ పెద్ద పెద్ద గాయాలు కింద పడి పెద్ద పెద్ద గాయాలు అవ్వడం యాక్సిడెంట్ అయ్యి కొంతమంది ప్రాణాలు కూడా పోవడం జరుగుతుంది కానీ అది బైక్లు తయారుచేయిడ్ చేసేవారి తప్పు మాత్రం కాదు తోలే అబ్బాయిలది అని మాత్రమే నేను చెప్తాను కొమ్ములు లేదా వాటిలో ఎలాంటి మార్పులు చేస్తారు అని అడిగితే కొమ్ నేను ఎలాంటి మార్పులు చేయడానికి ఇష్టపడను ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి ఎవరికి ఎలా నచ్చుతుందో వారికి అలా నచ్చేటట్టుగా వారు చాలా ఆలోచించి ఎంతో ఖర్చు పెట్టి ఎంతో పెట్టుబడి పెట్టి వారు ఖర్చు చేస్తూ ఉంటారు నాక్కూడా అలాంటి బైక్స్ని చూడడం కానీ తొలడం కానీ అంటే చాలా ఇష్టము ఇంకా వారు సాధారణంగా ఎంత ఖర్చు చేస్తారు అంటే అలాంటి బైక్లను తయారు చేయడానికి అయితే లక్షల్లో చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా దా వాటిని కొని వాడేవారిక్కూడా వాటి సాధారణంగా ఎంత ఖర్చు చేస్తారు అంటే వారిది కూడా నేను లక్షల్లో ఉంటుంది అనే చెప్తాను మోడిఫైడ్ బైక్స్ అంటే వాటిని ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయిస్తూ మంచి పెట్రోల్ కొట్టిస్తూ మంచిగా ఎప్పటికప్పుడు తుడుస్తూ దాన్ని నీట్గా వాడితేనే వాటికి బాగుంటుంది కాబట్టి వాటి సాధారణ ఖర్చు లక్షల్లోనే ఉంటుంది అని నా అభిప్రాయము నేను ఎప్పుడూ అలాంటి బైక్స్ని తోలలేదు కానీ చూశాను నాక్కూడా బైక్స్ మోడిఫైడ్ బైక్స్ ట్రెండింగ్ బైక్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది మా పెదనాన ఒకరు మోడిఫైడ్ బైక్ని మా అన్నయ్యకి కొని ఇచ్చారు కాబట్టి అప్పుడు నేను ఆ బైక్ మీద ఒకటి రెండుసార్లు ఎక్కి తిరిగాను నాకు ఆ అనుభవం చాలా మంచిగా అనిపించింది అది నాకు చాలా గొప్పగా కూడా అనిపించింది ఎందుకంటే నాకు మోడిఫైడ్ బైక్స్ అంటే చాలా ఇష్టం ధన్యవాదములు